నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టము అది శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఫోర్ మంత్స్ అన్నమాట అయితే శీతాకాలం మనం తొందరగా పడుకుండిపోతాం ఎక్కువసేపు నిద్రపోతాం పొద్దున్న లేయ్యము కానీ పొద్దున్న లేస్తే మనకి మంచి అది ఉదయాన్నే మంచి వాతావరణం చూడచ్చు ఎందుకంటే మంచు పడుతు ఉంటుంది ఆ మంచు పువ్వులపైన ఆకులపైన బొట్టు బొట్లు కింద కనిపిస్తే అది చూసే దృశ్యం చాలా బాగుంటుంది అన్నమాట అలాగే సంక్రాంతి పండగ వచ్చినప్పుడు మనం చలిమంటలు అవి కాచుకుంటాం శీతాకాలంలో చాలా బాగుంటుంది అన్నమాట